ఏఐ అంటే ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్మింగ్ కంప్యూటర్ ప్రోగ్రాం అనేది కాకుండా కంప్యూటర్ మన ఏదైతే వర్క్ ఇస్తామో అది మాత్రము కంప్లీట్ చేసి పెడుతుంది అట్లకాకుండా ఏఐ ప్రోగ్రామ్ ఎ ఎలా వుంటుందంటే మనం ఇచ్చిన పని కంప్లీట్ చేయడంతో పాటు నెక్స్ట్ టైమ్ ఈ వర్క్ని ఎంత ఇంకా వీలైనంత తొందరగా లేదంటే దీంట్లో ఉన్న మెలుకువలు అన్నీ మనం ఒక ఆస్ ఎ పర్సన్ మనిషి ఏవిధంగా ఆలోచిస్తుందో ఆ అదే విధంగా ఒక రోబో అలోచించి ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి చేసిన ప్రోగ్రామింగ్ ఏఐ అనే ప్రోగ్రామ్ దీని వల్ల ఎక్కువవరకు లాభాలు ఉన్నాయి ఈ ఫాస్ట్ జనరేషన్కి అనుగుణంగా పనులు తొందరగా అవుతాయి నష్టాలు అంటు పెద్దగా ఏమి లేవు ఏంటంటే కొంచెం వర్క్ అందరికి జాబ్స్ అనేవి తగ్గుతవి అని కానీ టెక్నాలజీ పెరుగుతున్న టెక్నాలజీతో మనం మనం కూడా ఎక్కువ విషయాలు తెలుసుకొని వెళ్తే ఉద్యోగ అవకాశలు కూడా దీంట్లో ఎక్కువ ఉంటాయి సృజనాత్మకత కోల్పోయేలాగ చేస్తుంది అంటే ఆ దాని విషయంకు వస్తే రోబోటిక్స్ మనం మానవుడు ఆలోచించిన విధంగానే ఆలోచిస్తుంది కాబట్టి ఆ ప్రోగ్రామ్మింగ్ మనం ఏ విధంగా ప్రోగ్రామ్మింగ్ చేస్తే దానికి ఇంకో వందరెట్లు ఎక్కువ మెరుగు పరిచే అవకాశము ఉంటుంది